ఆంధ్రప్రదేశ్లోను తూర్పుగోదావరి జిల్లా పచ్చని ఆలింగణం మధ్య నెలకొనివున్నా కోనసీమ కేవలం ప్రకృతి రమణీయతకు మాత్రమే కాదు ఇతర ఇతర వచ్చిన అద్వితీయమైన కళారూపాలు మరియు నైపుణ్యాలు అనేది ఈ కళాత్మక వ్యక్తికరణలో ప్రాంతం యొక్క చరిత్ర మరియు సంస్కృతులో లోతుగా పాతుకుపోయాయి మానవ చాతుర్యం మరియు భూమికి లోతైన అనుబంధం యొక్క ఆకర్షణీయమైన కళను తెలియజేస్తాయి కోనసీమలోని అత్యంత ప్రసిద్ధ కళారూపాలలో కొన్నింటిని పరిశీలిద్దాం కోనసీమ బిద్రీ ఈ క్లిష్టమైన లోహపు పని సాంకేతికతగా పరి పరిష్యాలో ఉద్బవించిందని నమ్ముతారు ఇది కోనసీమలో అభివృద్ధి చెందుతున్న ఇంటిని కనుగొంది బిద్రీ కళాకారులు వారి తెలివిగల చేతులతో నమ్రతతో కూడిన ఇనుప పనులను వెండి లేదా ఇత్తడితో పొ పొదిగిన క్లిష్టమైన హోల మరియు రేఖ గణిత నమోనాలతో అలంకరించబడిన కళ యొక్క సున్నితమైన వస్తువులుగా మారుస్తారు ఈ ప్రక్రియ ప్రేమ యొక్క శ్రమ ఇందులో ఖచ్చితమైన సుత్తి చెక్కడం మరియు పొదిగే పని ఉంటుంది ఇది తరచుగా తండ్రి నుండి కొడుకుకు బదిలీ చేయబడుతుంది ఈ పురాతన కళారూపం యొక్క మనుగడను నిర్ధారిస్తుంది కోనసీమ బిద్రీ వర్కులు వాటి విలక్షణమైన నలుపు రంగు మరియు మెరిసే అలంకారాలతో ఈ ప్రాంతం యొక్క గొప్ప కళాత్మక వారసత్వాన్ని ప్రతిభింభిస్తాయి మరియు విలువైన వస్తువులు లేదా సున్నితమైన సావనీరులుగా పనిచేస్తాయి కాంస్యం తారాగణం కాంస్యా తారాగణం యొక్క పురాతన కళకు కోనసీమలో ముఖ్యంగా చే చేకుపూడి గ్రామంలో నైపుణ్యం కలిగిన కాంస్య శిల్పులకు ప్రసిద్ధి చెందినది కోల్పోయిన మైనపు సాంకేతికతను ఉపయోగించి ఈ కళాకారులు కాంస్యానికి ప్రాణం పోస్తారు దేవతలు జంతువులు మరియు మానవ బొమ్మల అద్భుతమైన గ్రహాలను రూపొందిస్తారు మట్టి వచ్చును సోక్షంగా చెక్కడం నుండి చివర కాంస్యం తోరణం వరకు ప్రతి అడుగు భక్తి మరియు కచ్చితత్వంతో నిండి ఉంటుంది కొనసీమలోని కాంస్య శిల్పాలు వాటి కష్టమైన వివరాలకు ప్రసిద్ధి చెందుతాయి విశేషమైన వాస్తవికత అంశాల సారాంశాన్ని సంగ్రహిస్తాయి వారు దేవాలయాలు గృహాలు మరియు మ్యూజియంలను అలంకరిస్తారు ఈ ప్రాంతం యొక్క శాశ్వతమైన కళాత్మక వారసత్వం మరియు దాని లోతైన ఆధ్యాత్మిక మూలాలను నిదర్శణం చిలకలూరిపేట కోనసీమలోని ప్రాంతమైన గ్రామం దాని సున్నితమైన చేనేత సంప్రదాయానికి ముఖ్యంగా బొమ్మ చీరల ఉత్పత్తికి ప్రసిద్ధి చెందుతుంది బొమ్మ చీరలు అంటే బొమ్మ చీరలు అని అర్థం వాటి శక్తివంతమైన రంగులు మరియు బట్టలు అల్లిన బొమ్మలు మరియు జంతువులను కలిగి ఉన్న క్లిష్టమైన మూలాలు ఉంటాయి చీరలు సాంప్రదాయ మగ్గాలు మరియు సహజరంగులను ఉపయోగించి నేయబడతాయి ప్రతీ భాగాన్ని ఒక ప్రత్యేకమైన కళాఖండంగా మారుస్తుంది బొమ్మ చీరల యొక్క ప్రకాశవంతమైన రంగులు మరియు ఉల్లాసవంతమైన మూలాంశాలు కోనసీమ యొక్క గొప్ప సంసృతిక వారసత్వాన్ని ప్రతిబింబింప చేయడమే కాకుండా ఈ ప్రాంతం యొక్క ఆనందము మరియు ఉత్సవాలను ప్రతిబింబిస్తాయి బొమ్మ చీర ధరించడం అనేది స్త్రీలు తమ మూలాలలో ముడిపడి తమ పూర్వీకుల కళాత్మకతను జరుపుకోవడానికి ఒక మార్గం పాచ్ పాస్ చేయడం ఈ కళాకారులు కేవలం ప్రత్యేక సాధన కాదు ఇవి కోనసీమ యొక్క సామాజిక స్వరూపం గుర్తింపు మరియు చరిత్రను కలిపి అల్లిన దారాలు విజ్ఞానం మరియు నైపుణ్యాలు బాగా స్థిరపడిన అప్ప్రెంటిస్శిప్ విధానం ద్వారా తరతరాలుగా అందించబడుతాయి సమాజంలోని పెద్దలు ప్రతీ క్రాఫ్ట్ యొక్క చిక్కులలో యువ అధ్యా అధ్యాపకులకు మార్గదర్శకులు మార్గ నిర్దేశం చేయడం మరియు శిక్షణ ఇవ్వడం వంటి పాత్రను పోషిస్తారు ఇది కళాకారుల పరిరక్షణకు మరియు కోనసీమ ప్రజల జీవితాలలో వాటి నిరంతర చ్చేచ్యాన్ని నిర్దారిస్తుంది సాంస్కృతిక వస్త్రాలు కోనసీమ కళారూపాలు కేవలం అందమైన వస్తువులే కాదు అవి విప్పడానికి వేసి ఉన్న కధలు ప్రతీ క్లిష్టమైన డిజైన్ సృష్టి ప్రక్రియలో ప్రతీ ఖచ్చితమైన అడుగు ప్రాంతం యొక్క సంస్కృతి చరిత్ర మరియు విలువల గురించి మాట్లాడుతుంది తరతరాలుగా తమ కళాత్మక సంప్రదాయాలను సజీవంగా ఉండ ఉంచుకున్న కోనసీమ ప్రజల దృడత్వం మరియు సృజనాత్మకతను కళాకారుల అంకితభావం మరియు నైపుణ్యం ప్రతిబింబిస్తాయి మనం మనం ముందుకు సాగినప్పుడు ఈ కళారూపాలను కళాత్మక వ్యక్తికరణంగా కాకుండా కోనసీమ గుర్తింపులో అంతర్భాగంలో అందించడం మరియు జరుపుకోవడం ద్వారా కీలకం